నేను తీసిన ఫస్ట్ ఫోటో ఒక పక్షిది అది ఒక థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి ఒక చిన్న పిచ్చుక వచ్చి గూడు కట్టుకొని ఉంది ఆ గూటిలో కొన్ని గుడ్లు ఉన్నాయి ఆ పిచ్చుకవి ఆ పిచ్చుక రోజూ వెళ్ళి తన పిల్లల కోసం ఆహారం తీసుకోని మళ్ళీ గూటిలో పెట్టి వెళ్ళిపోయేది మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిచ్చుక దూరం ఉండి అరుస్తుంది తన పిల్లలని ఏమన్నా చేస్తారేమో అని తన ఆ పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయాక మేము వెళ్ళి ఆ పిచ్చుక గుడ్లను చూస్తూ అవి ఇలా ఏమి చేస్తున్నాయి అని రోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పిచ్చుక గూటిలో ఉన్న పిల్లల్ని చూస్తూ ఉండేవాళ్ళం ఆ పిచ్చుక రోజు వెళ్ళి తన పిల్లల కోసం కొంత ఆహారం తీసుకొని వచ్చి తన పిల్లలతో ఉండేది అన్న పిచ్చుక గూటిలో ఉన్న మూడు నాలుగు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యి అవి కొంచెం కళ్ళు తెరుస్తూ ఉంటుండే మేము రోజు వెళ్ళి ఆ పిచ్చుకలను చూస్తూ ఉంటుండే ఆ పిచ్చుకలు మేము వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుంటుండే దాని తర్వాత కళ్ళు తెరుస్తుండే అలా ఆ పిచ్చుక పిల్లల తల్లి మేము ఉన్నప్పుడు పిచ్చుక ఆన్నే ఉంటుండే మేము వెళ్ళిపోయాక పిచ్చుకల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ఆహారం తెచ్చింది వాళ్ళకి అందజేస్తూ ఉంటుండే పిచ్చుక మా చెట్టు పైన గూడు కట్టుకొని వాళ్ళ పిల్లలకి అక్కడ నీడని ఇచ్చింది ఆ పిచ్చుక రోజు పొద్దున్నే ఆహారం కోసం అక్కడ ఇక్కడ వెళ్ళి తన పిల్లలకు ఆహారం తీసుకరావడానికి ఏదో ఒకటి ఆ చెట్టు ఈ చెట్టు అటూ ఇటూ వెళ్ళి తన పిల్లలకు పొట్ట నింపడానికి ఆహారం తీసుకొని వస్తుంది అది నేను ఫస్ట్ తీసిన ఫోటో ఫోటోగ్రఫీ అనేది చాలా ఇష్టం అందులో పిచ్చుకలు రకరకాలు ఉంటాయి ఆ పిచ్చుకలు చూడగానే తెలియని సంతోషం ఎందుకో తెలియదు అలా నాకు పిచ్చుకలని ఫోటో తీయడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పిచ్చుకలు అంటే చాలా ఇష్టం అలాగే నేను తీసిన ఫస్ట్ ఫోటో అండ్ వీడియో ఆ పిచ్చుకలది ఇంకా అండ్ ఆ మెమోరీస్లో ఉండిపోయింది ఎందుకంటే సడన్గా ఒక పిచ్చుక చెట్టు పైన గూడు కట్టుకోవడం అవన్నీ నేను ఎప్పుడూ చూడలేదు ఆరోజు ఆ పిచ్చుక గూడు కట్టుకొని తన పిల్ల తన గుడ్లని ఆ గూట్లో పెట్టి తన పిల్లల కోసం ఆహారం తీసుకురావడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి దాని తర్వాత కొంచెంసేపు కాగానే వచ్చి తన పిల్లలతో ఉండడం మళ్ళీ అవి నిద్రపోయాక మళ్ళీ వెళ్ళడం అలా రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది పిచ్చుకలు చాలా బాగుంటుం బాగుంటాయి ఆ పిచ్చుకలు వాళ చేసే చప్పుడు తన పిల్లలు చిన్న చిన్నగా చిన్న కళ్ళు చాలా ముద్దుగా ఉంటుండే ఆ ఫోటోగ్రఫీలో నాకు చాలా మంచిగా అనిపించింది ఒక మెమొరీలాగా ఉండిపోయింది ఇప్పటికీ కూడా ఆ పిచ్చుకలది అలా నేను ఫస్ట్ తీసిన ఫోటోగ్రఫీ పిచ్చుకలది